హలో సార్ చెప్పండి అంటే ఏ మోడల్లో కావాలి సార్ మీకు అంటే ప్రైజెస్ ఎక్కడ నుంచి చూపించమంటారు అంటే తనకు స్పెసిఫికేషన్స్ అంటే స్టోరేజ్ ర్యామ్ రోమ్ ఎంత కావాలి అలా అంటే గేమింగ్ కోసమా పర్సనల్ యూజ్ కోసమా చాలా మొబ్ మోడల్ ఏది కావాలి సార్ మీకు శామ్సంగ్లో అంటే ఏ మోడల్ కావాలి ఓకే మరి స్టోరేజ్ ఎంత వరకు కావాలి సార్ మీకు స్టోరేజ్ అంటే ఫోర్ సిక్స్టీ ఫోర్ ఉంటుంది ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ ఉంటుంది సార్ అర్థం కాలేదు సార్ సార్ ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ ఓకే సార్ ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ అయితే ట్వంటీ తౌజండ్ లోపుల అయితే లేవు సార్ కొంచెం ట్వంటీ తౌజండ్ కంటే ఎక్కువ ఉన్నాయి సార్ ట్వంటీ ఫైవ్ తౌజండ్ లోపల

ఓకే సార్ మరి ఇప్పుడు అంటే మీరు ఇప్పుడు మీకు కంప్లీట్లీ గేమింగ్ కోసం కావాలా పర్సనల్ యూజ్ కోసం కావాలా ఓకే సార్ గేమింగ్ అంటే మన దగ్గర వచ్చేసి శామ్సంగ్లో మంచి మొబైల్ అయితే ఉంది స్టోరేజ్ వచ్చేసి ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ స్నాప్ డ్రాగన్ వచ్చేసి టూ ఫిఫ్టీ సిక్స్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నయా సార్ మీకు మొబైల్ అంటే మీకు ఫోర్ జి ఫోన్ కావాలా ఫైవ్ జి ఫోన్ కావాలా సార్ మీకు ఫోర్ జి ఫోన్ కావాలా ఫైవ్ జి ఫోన్ కావాలా ఫైవ్ జి ఫోన్ సార్ ఒకసారి అది ఇది అనమాట మా ఫోన్ మా ఫోన్ స్పెసిఫికేషన్స్ వచ్చేసి ఇది ఆండ్రాయిడ్ వర్షన్ ఫోర్టీన్ అనమాట సో ఇది వచ్చేసి ఎయిట్ జిబి ఎయిట్ జిబి ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జిబి రోమ్ రోమ్ మీరు ఇంకా కావాలంటే ఫైవ్ టువ్వల్ జిబి వరకు డిస్క్రిప్షన్ అనేది ఉంటుంది ఓకే సార్ మరి త్యాంక్ యూ సార్ ఇంకా అంతా ఉన్నాయి సార్ శామ్సంగ్ కాకుండా వివో ఒప్పో రెడ్మీ రియల్మీలు ఉన్నాయి సార్ కావాలంటే చూడచ్చు సార్ ఉన్నాయి ఉన్నాయి ఓకే ఓకే ఓకే త్యాంక్ యూ